మీకు ఇష్టమైన పండుగ ఏంటి నాకు ఇష్టమైన పండగ సంక్రాంతి ఎందుకంటే సంక్రాంతి పండుగప్పుడు నాకు ఎక్కువ సెలవులు దొరుకుతాయి ఇతర పండగల్లో అయితే మనకి ఒక రోజు లేదా రెండు రోజులు మాత్రమే సెలవు దొరుకుతుంది సంక్రాంతి రోజయితే మూడు రోజుల పండగ జరుగుతున్నప్పటికీ మనకి వారం ముందే సెలవులు అన్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకి పది పదిహేను రోజులు సెలవనేది దొరుకుతుంది దాని ద్వారా ఆ పదిహే పదిహేను రోజులు మనం మన ఊర్లో కానీ మన ఫ్రెండ్స్తో కాని మన స్నేహితులతో లేదా మన కుటుంబీకులతో మనం చాలా సంతోషంగా గడపవచ్చు కోడి కోడి పందాలు లేదా ఎడ్ల పందాలు ఇలాంటివన్నీ మా ఊర్లో ఎక్కువగా సంక్రాంతి పండుగప్పుడు జరుగుతూ ఉంటాయి వాటిని మేము ఎక్కువగా చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటాం అంతేకాకుండా ఇంటికి వచ్చినప్పుడు ఎన్నో పిండి వంటలు అనేవి సంక్రాంతి రోజునే ఎక్కువగా వండడం వల్ల అవి తినడం కూడా మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందనే మనం చెప్పుకోవచ్చు అలాగే సంక్రాంతప్పుడు చాలా పండగలే కాకుండా అక్కడ మా ఊళ్ళో ఎన్నో పందాలు అలాగే ఎన్నో ఆటలు కూడా జరుపుతూ ఉంటారు అలాగే సంక్రాంతి పండగప్పుడు నేను గ్రౌండ్కి వెళ్ళీ ఆడడానికి ఎక్కువగా ఇష్టపడతూ ఉంటాను ఇతర పండగల్లో అయితే అవి ఎండాకాలంలో లేదా వాన కాలంలో రావడం వల్ల మనం గ్రౌండ్కి వెళ్ళీ ఆడడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఎండ వల్ల మనం అలసిపోతాం అలాగే వర్షం వల్ల గ్రౌండ్లన్నీ తడిసిపోవడం వల్ల మనం ఆడుకోలేము అదే సంక్రాంతి అయితే చలికాలంలో వచ్చే పండుగ కాబట్టి ఏ అంతరాయం లేకుండా మనం ఎన్నైనా ఆటలు అనేది ఆడుకోవచ్చు ఎంతసేపైనా అలసిపోకుండా మనం ఆడుకోవచ్చు ఇంకా ఎన్నో ప్రయోజనాలు సంక్రాంతి వల్ల ఉన్నాయి ఎందుకంటే పది పదిహేను రోజులు ఉన్నాయి అంటే మనకి సెలవు దొరికినట్లైతే మనం వర్కు నుంచి స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందడమే కాకుండా మన నూతన ఉత్సాహంతో తిరిగి మన వర్కుకు కాని లేకపోతే మన కాలేజీకి కాని మనం వెళ్లడానికి అవకాశం ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు మంచి టైం అనేది మనం సంక్రాంతి టైంలోనే ఎక్కువగా స్పెండ్ చేస్తామని నా నమ్మకం